హలో ఎక్స్క్యూస్ మీ నేను రీసెంట్గానే టెంపర్డ్ గ్లాస్ వేసుకున్నాను అండి నా మొబైల్కి ఇక్కడే వేసుకున్నాను మీ దగ్గరే అది ఇప్పుడు పగిలిపోయింది క్రింద పడిపోయి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అండి అంతే అవును క్రింద పడింది కానీ నేను వేయించుకున్నది మంచిది అయినా కూడా అది అంత తొందరగా ఎట్లా పగులుతుంది నేను సిక్స్ జీ సిక్స్ జీది వేయించుకున్నాను అండి అది హైది హై కాస్ట్ది సరే అండి ఇప్పుడు నాకు మళ్ళీ ఒకటి క్రొత్తది వేసి ఇవ్వండి నాకు ఈవినింగ్ వస్తాను అండి

ఎందుకు అవుతుంది అండి మీరు వేయిస్తలేదు కరెక్ట్గా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఛార్జెస్ ఎందుకు ఇస్తాను అందుకనే నార్మల్ది వేసుకోలేదు అండి హై కాస్ట్దే వేసుకున్నాను అది ఎన్నిసార్లు క్రింద పడ్డా పగలదు అనే నేను నా మొబైల్ రేట్ కూడా చాలా హైయే అందుకనే నేను మంచిది వేసుకున్నాను షాప్ వాళ్ళే చెప్పారు సరే అండి మొత్తం ఫుల్లుగా ఇవ్వను నేను ఛార్జ్ దాన్లో సగం ఇస్తాను ఎందుకంటే రీసెంట్గానే మీ షాప్లోనే వేయించుకున్నా అది కూడా

వచ్చినాకా మీరు మళ్ళీ అలా ఇలా అనవద్దు మీరు హాఫ్ ఛార్జ్ల చేస్తారు అంటేనే నేను వచ్చి చేయించుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ